నేను వంటల్లో ఎక్కువగా చేసే వంటకం ఏమిటంటే ధమ్ బిర్యానీ ఇందులో మసాలా దినుసులు ఎక్కువగా యూజ్ చేస్తాము ధమ్ బిర్యానీకి కావాలసిన పదార్థాలు దాల్చిన చెక్కా బిర్యానీ ఆకు మిరియాలు లవంగ మొగ్గ ఇంకా ఇవన్నీ దంచేసి పౌడర్లా చేసి బిర్యానిలో వేస్తాను ఇంకా టీ అనేది మేము ఎక్కువగా తాగుతాము టీలో చక్కర అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము ఇంకా వంటగదిలో మేము ఎక్కువగా యూజ్ చేసేది కొబ్బరికాయతో వంట కొబ్బరికాయ అనేది పగలగొట్టి కొబ్బరి పచ్చడి చేస్తాము ఇలా ఈ వంటకాలన్నీ నాకు చాలా ఉపయోగిస్తాము ఎక్కువగా